యోగ అనేది ఒక శారీరక మానసిక మరియు అత్యాత్మిక అభిశయం ఈ శరీర స్థితిని మెరుగుపరచడానికి మనసు ప్రశాంతత చేయడానికి మరియు ఆత్మ స్పృష్టించటానికి సహాయపడుతుంది స్వీయరక్షణ యోగాన్నీ వాడటం అనేక మార్గాలు ఉన్నాయి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి శారీరక మెరుగుపరచడం యోగాలోని అనేక ఆసనాలు మన శరీరాన్ని బలంగా మరియు సమత్యులంగా చేస్తాయి ఈ శారీరక దాడుల్ను ఎదుర్కోవడానికి మనసుకు సహాయపడుతుంది మనసును ప్రశాంతత చేయడం యోగాలోని దానం మరియు ప్రశాంతత వ్యాయామాలు మన మనసుకు ప్రశాంతత చేయడం సహాయపడతాయి ఇక్కడ ఒ ఒత్తిడి తగ్గించడానికి మరియు దృష్టిని పెంచడానికి సహాయపడుతుంది ఆత్మ స్ప్రష్టించడం యోగాలోని ధ్యానం మరియు శ్వాస వ్యాయామాలు మన ఆత్మను పెంచడంలో సహాయపడతాయి ఇది మనకి లోతైన శక్తి మరియు ధృడాన్ని ఇస్తుంది స్వీయరక్షణ యోగాను ఉపయోగించడానికి పేరు ఒక శిక్షణ పొందిన యోగాను ఉపాధ్యాయుల నుండి శిక్షణ పొందాలి మీరు సరైన ఆసనాలు మరియు శ్వాస వ్యాసములను నేర్చుకోవాలి ఒత్తిడిని నియంచ నియంత్రించడానికి యోగాన్ని ఎలా వాడుకోవచ్చు ఒత్తిడి అనేది ఒక జీవితంలో ఒక సాధారణమైన సమస్య ఇది మన శరీరం మరియు మానసిక రోగాన్ని ప్రభుత్వాన్ని చేయగలదు ఒత్తిడి నియంత్రించడానికి యోగ అనేది ఒక శక్తివంతమైన సాధన ఇది శరీరాన్ని ప్రశాంతత చేయడానికి మరియు మనసును స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది ఒత్తిడిని నియన్ నియంత్రించలేని యోగాన్ని ఉపయోగించడానికి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి ధ్యానం ధ్యానం అనేది ఒత్తిడిని తగ్గించడానికి ఒక అద్భుతమైన మార్గం ఇది మన మనసుని ప్రసు ప్రస్తుత కణంలో ఉంచడానికి సహాయపడుతుంది మరియు మనం ఒత్తిడికి గురైనప్పుడు అనుభవించే ప్రతికూల ఆలోచన్లు మరియు భావాలను నివారించడంలో సహాయపడుతుంది స్వాత వాసన శ్వాస వ్యాయామాలు శ్వాస వ్యాయామాలు శరీరాన్ని ప్రశాంతత చేయడానికి మరియు మనసుకి స్థిరంగా ఉంచడానికి మరియొక మార్గం యోగాలో అనేక రకాలు శ్వాస వ్యాయామాలు ఉన్నాయి